పైనాపిల్ యాపిల్ కమలాలు బిర్యానీ చికెన్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఫిష్ ఫిష్ ఫ్రాన్స్ రొయ్యలు టమాట చిక్కుడుకాయ ఆనియన్స్ ఆలు బిర్యానీ బఠానీ కర్రీ పన్నీర్ పన్నీర్ టిక్కా ఇంకా లెమన్ రైస్ ఆనియన్ రైస్ ఆలు ఫ్రైడ్ రైస్ కొత్తిమీర రైస్ పుదీనా రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ పులావ్ రసం సాంబార్ బెండకాయలు టమాట చిక్కుడుకాయ బీరకాయ కాకరకాయలు ఆనియన్స్ ఫిష్ కర్రీ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రైడ్ రైస్ టమాట కర్రీ టమాట సాంబార్ మునగకాయ బెండకాయ కర్రీ బెండకాయ వేపుడు పన్నీర్ పులావ్